మేడమ్ చెప్పండి అవును మేడమ్ కథాకళి కూచిపూడి కథాకళి మేడమ్ కూచిపూడి

ఏమి లేదు ఎక్కువ ఉంటారు మేడమ్ కథాకళి భరతనాట్యం నేర్పిస్తున్నారు మేడమ్ భరతనాట్యానికి ఇరవై ఐదు వందలు మేడమ్ కూచిపూడికి ముప్పై ఐదు వందలు కథాకళి నేర్పించే వా ఆ సార్ రాలేదు అంటే ఇవి కూడా నేర్పించే సార్ రాలేదు సార్ వచ్చినాక ఇంకా పేమెంట్ గిట్ల మాట్లాడుతారు మీరు ఎంతమంది నేర్చుకుంటున్నారు ఇప్పుడు జాయిన్ అయ్యి వెళ్ళండి పేరు రాయించుకొని నేను కాల్ చేస్తాను మళ్ళీ టైమింగ్స్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు అంటే మీ టైంని రాసుకోని వెళ్ళండి అప్పటి వరకు మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుంది షిఫ్ట్ వైస్గా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రావచ్చు షిఫ్ట్ వైస్గా రాసుకున్నాను ఇట్లా పేరు మీ టైంకి వీలు ఉంటుంది అంటే మేము ఆ టైంకు ఇస్తాం మేడమ్ ఏజ్ అనేది ఏమి ఉండదు ఎవరైనా నేర్చుకోవచ్చు అనేది ఇట్లా ఎయిటీన్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు మేడమ్ థ్యాంక్ యూ మేడమ్